దగ్గరలోని పట్టణాలకు రాష్ట్రాలకు ప్రయాణించేటప్పుడు నేను చాలా భద్రతాపరమైన ఆందోళనలు అనుభవంలోకి తెచ్చుకున్నాను ఈ మధ్య కాలంలో నేను దగ్గరలో ఉన్న పట్టణానికి వెళుతున్నప్పుడు పోలీసులు నన్ను పట్టుకున్నారు నా దగ్గర లైసెన్స్ హెల్మెట్టు

అవి మనం ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా మన దగ్గర పెట్టుకోవలసిన వస్తువులు అవే మన భద్రతాపరమైన ఆందోళనలకు తెచ్చుకోవలసినవి మనం రాష్ట్రాలకు ప్రయాణించేటప్పుడు అది బండి మీద అయితే ఖచ్చితంగా మనం హెల్మెట్ ధరించుకొని వెళ్ళాలి తలకి రక్షణగా అలాగే లైసెన్సును బండి కాగితాలను మనం మన దగ్గరే ఉంచుకోవాలి జాగ్రత్తగా ఇవి నేను అనుభవంలోకి తెచ్చుకున్నాను